నా పేరు తోటపల్లి శ్రీనివాసులు నేను ఏపీఎస్ఆర్టీసీలో పంతొమ్మిదివందల ఎనభై తొమ్మిది డిసెంబర్లో జాయిన్ అయినాను కండక్టర్గా జాయిన్ అయినాను అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమని చాలా ఆనందపడ్డాను కాని ఉద్యోగంలో చేరిన తరువాత దాంట్లో ఉన్న సమస్యలు దాంట్లో ఉన్న క్లిష్ట పరిస్థితులు చాలా ఉంటాయని నాకు తెలీదు నా స్నేహితులంతా శ్రీహరికోట రకరకాల జాబులు జాబులు చేస్తున్నారు అయినా నేను ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ పాస్ అయినాను ఈ ఆర్టీసీలో ఉద్యోగం నోటిఫికేషన్ పడంగానే జా నోటిఫికేషన్ పడంగానే జాయిన్ అయిపోయాను సెలెక్ట్ అయ్యాను చేస్తున్నాను రాంపూర్ డిపోలో తొలి పోస్టింగ్ వచ్చినది తరువాత అప్పుడు ఆటోలు అని ప్రత్యమ్నాయ వాహనాలు గాని అంత ఎక్కువుగా లేనందువల్ల ఆర్టీసీ బస్సులు మీద జనాలు ఎక్కువ మక్కువ ఉండేది ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి జనాలు కింద పైన ఎక్కిని తొక్కిసలాడుతూ డ్యూటీ చేసేది నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో ఆ రూటులు తెలియక నానా అవస్థపడి స్టేజీలు తెలీక తెలీక నానా అవస్థలు పడుతూ డ్యూటీ చేస్తున్నాగా కింద లోపల ఎనభై తొంభై మంది పైన ఇరవై ముప్పై మంది ఎక్కిచ్చుకుని సర్వీస్ చేస్తూ ఎండింగ్ పాయింట్కి వచ్చేలేకే తనిఖీ అధికారులు చెక్ చేసి ఒక టికెట్ తక్కువ కానీ మిస్ అయినా కూడ కేస్ రాసి మమ్మల్ని నానా బాధలు పెట్టారు అయినా జాగృకతతో కేసులు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ అవసరానికి లీవులు అవసరమైతే ఆర్టీసీ అధికారులకి లీవ్ పొజిషన్ లేదు గందరగోళంగా హింస పెట్టేది ఏమైనా పెళ్ళిలకి పోవాలన్నా కార్యలకు పోవాలన్నా చాలా ఇబ్బంది పడ్డాం తరువాత చిన్నగా ఆ లైఫ్కి అలవాటు అయిపోయి చిన్నగా ఆ లైఫ్కి అలవాటు అయిపోయి ప్రత్యమ్నాయ ఉద్యోగం ఏది చూసుకోలేక ఆర్టీసీ కమిటీకి అంకితం అయిపోయిన్నాం అందువల్ల ఆర్టీసీలో ఇన్ని పరిస్థితులు ఉన్నా ముప్పై నాలుగేళ్ళు నుంచి డ్యూటీ చేస్తూనే ఉన్నాం దీంట్లో ప్రమోషన్లు లేవు అదే వేరే డిపార్ట్మెంట్ అయితే ఈ యారికి ఐదు ఆరు ప్రమోషన్లు వచ్చేసివి ఇంత సర్వీస్ చేసి కూడా ఆఖరిన కండక్టర్ పరిస్థితిలోనే ఆ కేడర్లోనే ఉన్నాం ఉద్యోగం చేస్తూ ఉన్నాము తనిఖీ అధికారులు ప్రయాణికుల పైన ప్రయాణికులు టికెట్ తీసుకోలేదని వారి మీద ఒత్తిడి తెచ్చి అపరాధ రుసుము ఐదువందలు వసూలు చేస్తామని పైకి నామ మాత్రం బోర్డ్లు ఏసినా కూడ ఒక్కరి దగ్గర కూడ ఐదువందలు వసూలు చేసిన పాపాన పోలేదు తనిఖీ అధికారులు ఎక్కంగానే టికెట్ తీసుకున్నోళ్ళు తీసుకోలేదు కదా కండక్టర్ ఇయ్యలేదు కదా ఎంత్చేప్పుడికి ఈ భయభ్రాంతులకి గురిచేసి కండక్టర్ పైనే కేసు రాయలని ఉద్దేశంతోనే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కానీ సంస్థకి ఆదాయం తేవాలా సంస్థ బాగుపడాలా అని ఉద్దేశం ఒక్క అధికారిలో కూడా లేదు అలాగే ఏమన్నా ప్రయాణికులు కంప్లైంట్ చేసినా కూడా ప్రయాణికుడు ఏదన్నా కంప్లైంట్ ఇయ్యము డిపో మేనేజ్ అధికారులకి కంప్లైంట్ చేసినవాళ్ళు అధికారులు కూడా అట్నే తయారై ఉన్నారు దున్నపోతు ఈనింది అంటే దా ఘాట్లో కట్టేమని సామెత కానీ దున్నపోతు ఎట్ట ఈనుతదయ్యా మీరు ఎట్టా చెప్తారయ్యా అని మీరు ఎట్లా కంప్లైంట్ చేశారు అని పిలిచి కనీసం ఇద్దర్ని కూర్చోబెట్టి ఆ ఎంది విషయం అని కూడ అడిగే పాపాన పోలేదు సార్ పలానా కంప్లైంట్ చేస్తున్న సార్ ఆ అట్నే యాక్షన్ తీసుకుంటాను వేరే డిపార్ట్మెంటల్లో కానీ మిగతా డిపార్ట్మెంటల్లో కానీ ఈ విధంగా ఏది ఇంత అరాచకంగా ఎక్కడా ఉండదు తరువాత మమ్ము మా యొక్క సంస్థని ఆర్టీసీ యొక్క సంస్థని జగన్ ప్రభుత్వం గారు రెండువేల ఇరవై జనవరి నుంచి గవర్నమెంట్లో కలుపుతాను మీకు బాధలు ఎక్కువైపోయినాయి కష్టాలు ఎక్కువైపోయినాయి అధికారులు ఆర్టీసీ అధికారులు రాజహంసలాగా ఉన్నారు కింద తరగతి ఉద్యోగులుని బానిసల్లాగా చూస్తున్నారు ఇది బ్రిటిష్ గవర్నమెంట్ కంటే హీనంగా ఉందని చెప్పి మీ ఆయనొక్క పాదయాత్రలో మమ్మల్ని పాదయాత్రలో మమ్మల్ని నానా బాధలు మా యొక్క బాధలు చూసి ఆయన ఒక వరం ఇచ్చాడు అది ఏం వరమంటే మిమ్మల్ని అందరిని ఆర్టీసీ ఉద్యోగులు అందర్నీ గవర్నమెంట్లో విలీనం చేస్తున్నాను అని పాదయాత్రలో మాకు వాగ్ధానం చేశారు అదేవిధంగా రెండువేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన జగన్ ప్రభుత్వం వారు వచ్చి ఆయన మాట ప్రకారం మాట ప్రకారం మమ్మల్ని విలీనం చేశారు అదే విలీనం చేసినందుకు మాకు ఆనందంగా ఉన్నది కాని ప్రభుత్వం విలీనం చేసినా మా అధికారులు మటుకు మా అధికారులు యొక్క పాత బాట మటుకు ఆ బాటనే నడుస్తున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్థులే వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడ పాటిచ్చకుండా వాళ్ళ పాత సంస్థలో ఏ విధంగా రూల్స్ ఉన్నాయో అయ్యే పాటిస్తున్నారు కానీ విధి విధానాల అమలు చేయటం లేదు అందువల్ల మళ్ళీ ప్రభుత్వానికి విన్నవించుకుని మా యొక్క విధి విధానాలను సర్క్యులర్ను నైన్టీన్ బార్ వన్ సర్క్యులర్ను మా పాత ఎండీ గారు సురేంద్ర బాబు గారు అమలు చేసినటువంటి ఈ పాత నైన్టీ వన్ నైన్టీన్ బై బార్ వన్ సర్క్యులర్ను అమలు చేయవలసిందిగా నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశాము అయినా కూడ ఇంక ఆర్టీసీ అధికారుల పాత ధోరణి మారటం లేదు ముప్పై నాలుగేళ్ళు సర్వీస్ చేసినా కూడ ఒక్క ప్రమోషన్ కూడ రాకుండా కనీసం లీవులు మా లీవులు మేము వాడుకొందానికి కూడ లేకుండా మమ్మల్ని నానా హింస పెడుతూ కానీ మన పరిస్థితిని బట్టి అనుకూలంగా వాళ్ళకి పోతూ ఉద్యోగం చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాము కాబట్టి ఈ ఆర్టీసీ ఉద్యోగాన్ని ఎన్ని ఎన్ని క్లిష్ట పరిస్థులు ఉన్నా ఎదురుకొన్న మనం దాన్ని సామరస్యంగా సమస్యన్ని పరిష్కరించుకుంటూ మా ఉద్యోగాలు చేసుకుంటూ పోతున్నాము తర్వాత ఫస్టు రాయపూర్లో జాయిన్ అయ్యి నాలుగేళ్ళు చేశాము ఆ నుంచి గూడూరు కానీ నెల్లూర్ కానీ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే గూడూర్ డిపోకి ఇచ్చారు గూడూర్ డిపో జాయిన్ అవ్వంగానే మళ్ళీ వాకాడు డిపో ఓపెన్ చేస్తున్నాము మీరంతా జూనియర్లు అక్కడికి పోవాలి అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వాకాడు డిపోకి తరిమినారు అదేంది సార్ మేము రాయపూర్ దగ్గర కదా మాకు మేమేదో దగ్గరగా ఉంటాం అని చెప్పి నెల్లూర్కు వస్తాం అని చెప్పి మేమేదో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే గూడూర్ దగ్గర అని మళ్ళీ వాకాడు డిపో ట్రాన్స్ఫర్ చేశారు ఇది అన్యాయం సార్ అని ఆర్ఎం గారికి అప్పీల్ పెట్టుకున్నా కూడా ఆయన ఒక సంవత్సరం కొత్తగా ఓపెన్ చేశాం కదా డిపో ఓపెన్ కానీ మీరు పోవాలి కదా జూనియర్లుగా అని చెప్పేసి అక్కడికి పంపించిన తరువాత కరెక్టుగా పంతొమ్మిదివందల తొంభై ఐదు పదో నెల పదో తేది నెల్లూరు వన్ డిపోకి ట్రాన్స్ఫ్ఫర్ ఇచ్చి ఇప్పించారు అప్పడాంచి తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు నెల్లూరు వన్ డిపోలోనే చేస్తున్నాము ఆ ఆవిధంగా మా యొక్క ఆఫీసులో కానీ ఆఫీసులో కానీ ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి ఆఖరికి మళ్ళీ ఈ మధ్య కేడర్ స్ట్రెంగ్త్ అని మళ్ళీ పని చేసేది ఒక దగ్గర సాలరీ ఒక దగ్గర పికేస్ ఒక దగ్గర అ విధంగా పంపించారు ఇదేమి అగమ్యగోచరంగా ఉందే నేను పనిచేసే దగ్గర మా పికేస్లు ఉండాలి కానీ మేమొక దగ్గర చేసి ఇంకోదగ్గరకి పోయేది ఏంటీ అని ఆర్జీలు పెట్టుకుని ఆఖరికి ప్రభుత్వం దృష్టిలోకి కూడ తీసుకొచ్చాం మా ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళాము మా యూనియన్ తరుపున తీసుకెళ్ళాము ప్రభుత్వంలో కలిపిన తరువాత యూనియన్లు లేవు కాబట్టి నేషనల్ మర్దూరి అని అసోసియేషన్గా మొన్న గవర్నమెంట్ ప్రభుత్వం వారు మాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టి ఏమన్నా సమస్యలు ఉన్నా మేము యూనియన్ ద్వారా అసోసియేషన్ ద్వారా సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఏమన్నా అవసరమైతే ధర్నా కార్యక్రమాలు పెట్టుకుంటూ మా యొక్క సమస్యలని సాల్వ్ చేసుకుంటూ ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురొచ్చినా మా ఈ మా కార్మికులు మా ఉద్యోగస్థులు అంతా ఐక్యతగా పోరాడి మా సమస్యలను సాల్వ్ చేసుకుంటూ పోతూ ఉన్నాము ఇది యొక్క మా యొక్క ప్రొఫెషన్ గురించి మీకు విన్నపించుకుంటూ చెప్పుకుంటున్నాము